మెగాస్టార్ సూపర్ స్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ విక్టరీ కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ తలైవా దళపతి భారతరత్న పద్మభూషణ్ పద్మ విభూషణ్ నట కిరీటి నటరత్న నట సార్వభౌమ డిక్టేటర్